శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది అనేకరకాల వాహనాల శబ్దాల వల్ల వచ్చే అవరోధాలు వాటి వల్ల వచ్చే వ్యాధులు మన మీద చూపే ప్రభావం టీవీ శబ్దాలు వాహనాల శబ్దాలు దీని వల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది సాంఘీక సాంస్కృతిక కార్యక్రమాల్లో మైకుల శబ్దాలు బిగ్గరగా పాటలు పెట్టడాలు మరియు అరవడాలు వల్ల చుట్టు ప్రక్కల ఉన్న ప్రకృతికి పర్యావరణానికి దీని వల్ల హాని కరమవుతుంది శబ్ద కాలుష్యాన్ని అడ్డుకోవడానికి చెట్లు పెంచడం శబ్దాలు తగ్గించడం మన భావితరాల వాళ్ళకి శబ్ద కాలుష్యం పెంచకుండా నేర్పించడం వల్ల శబ్ద కాలుష్యం నివారించవచ్చు తడి చెత్త పొడి చెత్త వ్యర్థాల నిర్వహణ వ్య తడి చెత్త పొడి చెత్తను మరియు హానికర చెత్తను వేరు చేయడం వల్ల వాటి వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చు మరియు చెత్తను దేనికైన రీస్ రీసైకిలింగ్ చేసి ఉపయోగించుకోవచ్చు నీటి సంరక్షణ నీటి సంరక్షణ ఈ రోజుల్లో ఖచ్చితంగా చేయవలసిన పని ఎందుకంటే నీటి సంరక్షణ చేయడం వల్ల మన భావితరాల వారికి నీరు అందించడం